హ నమస్కారం అండి

హ ఓకే హ ఒకసారి కొంచెం చూడరా అండి క్రిందే ఉన్నారు వచ్చేస్తున్నారు ఇప్పుడు మీద సయ్ ఓన్లీ వెజ్ తిందాం అనుకుంటున్నాం అండి ఫేమసు మీ హోటల్ లో ఏమున్నాయి అండి వెజ్ హా ఇదేదో కూర చెప్పారండి మావాళ్ళు పన్నీర్ టిక్కా అంట అది అది వెజ్ లోకి వస్తుందా అండి అది పన్నీర్ టిక్కా అనేది వెజ్జె కదండీ హ అదే మా వాళ్ళు ఒక రెండు మూడు ఐటెమ్స్ చెప్పమన్నారు హ ముందు మీల్స్ మీల్స్ ఏ కదండి మీ దగ్గర మీ ఎక్కువ ఉండేది ఆ ఒక అవి ఒక ఎనిమిది ఎనిమిది ప్లేట్ ల మీల్స్ రెడీ చేయండి దాంట్లో ఏదో ఒక స్పెషల్ ఐటెమ్ ఏదైనా ఉంటే కనుక అది కూడా ఒక రెండు తెండి హ అంటే ఎప్పటి నుంచి ఉందండి చాలా కాలం నుంచి ఉందా సుబ్బయ్య హోటల్ అనేది ఓకే ఎలా అండి ఇప్పుడూ ఈ వంటలన్ని మీరు ఇక్కడ లోపలే చేస్తారండి లేకపోతే ఎక్కడన్నా హ హైజిన్ గానే ఉంటాయి కదండి శుభ్రంగానే చేస్తారు కదా హా అంటే ఏం లేదండి కొంచెం మేము ఆర్థోడిక్స్ గా ఉంటాం కొంచెం అందుకు నెయ్యి ఉంటుంది కదండి నెయ్యి నెయ్యి కప్పు అది కూడా కొంచెం పెట్టండి అక్కడ సరేనండి అయితే